నేను రెండు రోజుల క్రితం మార్కెట్లో ఉన్న అతి పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాను అందులో ఎయిర్ కండిషనర్ని కొనుగోలు చేశాను అది నాకు చాలా బాగా నచ్చింది అంతేకాకుండా నా కుటుంబం అంతటికి కూడా బాగా నచ్చింది అది గదిని చాలా తొందరగా చల్ల పరుస్తుంది కానీ అప్పుడప్పుడు గ్యాస్ లీక్ అవుతుంది అందుకని నాకు అది నచ్చలేదు